నేను మా ఫ్రెండ్స్తో సాహసోపేత బైక్ డ్రైవింగ్ చేశాను అనే చెప్పగలను ఎన్నో సార్లు పెద్ద పెద్ద వర్షాలకైతే మేము చాలా ధైర్యంగా చాలా దూర ప్రయాణాలు చేశాము వేగవంతమైన స్పీడ్తో అయితేనేమి పెద్ద పెద్ద ఘాట్ రోడ్లలో భయం అనేది లేకుండా చాలా ఉత్సాహంగా ముందస్తు జాగ్రత్తతో కొన్ని వందల కిలోమీటర్లే ప్రయాణించామని చెప్పగలను అలా బైక్ రైడింగ్ వెళ్ళిన ప్రతిసారి మధ్యలో ఆవుకుంటూ చాలానే మంచి తీపి గుర్తులు జ్ఞాపకాలు ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్తో చాలా గొప్ప అనుభూతి అలాంటి దూర ప్రదేశాలకు బైక్లపై చాలా సార్లు చాలా ప్రదేశాలకు వెళ్ళామనే చెప్పవచ్చు మంచి అనుభవం గుర్తుండిపోయే జ్ఞాపకం